మన జీవితంలో ఆరోగ్యం చాలా ముఖ్యమైనది మనం మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడానికి ప్రతిరోజు మంచి ఆహారం తీసుకోవాలి అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ఈ రెండు చేయడం ద్వారా మన మనసు శరీరం చక్కగా పనిచేస్తాయి కాబట్టి మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో రకరకాల కూరగాయలు పండ్లు పీచు పదార్థాలు ప్రోటీన్లు ఉండేలాగ చూసుకోవాలి అలా చేసినప్పుడు మన శరీరానికి కావాల్సిన శక్తి పోషకాలు అందుతాయి అలాగే మనం రోగాల భారి నుండి తప్పించుకోవడానికి రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందించుకోగలుగుతాం మనం బరువును నియంత్రించుకోవడానికి కూడా మంచి ఆహారం సహాయం చేస్తుంది దాంతోపాటు క్రమంగా వ్యాయామం చేయడం ద్వారా మనం గుండె జబ్బుల ప్రమాదాల నుండి తప్పించుకోగలుగుతాం మనం ఒత్తిడిని తగ్గించుకుంటు మానసికంగా స్థిరంగా ఉండగలుగుతాం ఇలా మన ఆరోగ్యాన్ని మంచి స్థితిలో ఉంచుకోవడానికి మనం తీసుకునే ఆహారం వ్యాయామం చాలా సహాయం చేస్తాయి కాబట్టి మన జీవితంలో ఆరోగ్యానికి ప్రతిరోజు ప్రాధాన్యతను ఇవ్వాలి నేను కూడా ప్రతిరోజు నా ఆరోగ్యాన్ని మంచి స్థితిలో ఉంచుకోవడానికి కొన్ని పనులు చేస్తు ఉన్నాను అందులో ఒకటి నేను ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాను అది ఏంటంటే నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటు ఉండాలి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను ఒక మంచి ప్రణాళికను వేసుకున్నాను ఏ సమయంలో ఏ ఏ పనులు చేయాలి అనే ప్రణాళికను వేసుకున్నాను ముఖ్యంగా వ్యాయామం చేయడానికి అదేవిధంగా ప్రతిరోజు పోషకాలు అందేలాగ చూసుకునేలా మంచి ఆహారం తీసుకోవడానికి నేను ఒక ప్రణాళికను వేసుకున్నాను దాంతోపాటు నా పనులని సర్దుబాట్లు కూడా చేసుకున్నాను అలా నేను వ్యాయామం చేయడానికి మంచి ఆహారం తీసుకోవడానికి నేను ఈ పనులు అన్నింటిని కూడా చేయగలుగుతున్నాను